నేను చిన్నప్పుడు స్కూల్లో చదివేటప్పుడు నాకు ఇష్టమైన సబ్జెక్ట్ ఏది అంటే అంటే అంటి నాకు ఈ ఈ బయాలజీ ఈ నాచురల్ సైన్స్ ఎన్ఎస్ అనే సబ్జెక్ట్ నాకు చాలా ఇష్టము అండి ఎందుకంటే నాకు ఎనిమిది తొమ్మిది ఆ ఎనిమిదో తరగతి ఏడో తరగతి ఆ టైంలో నాకు అస్సలు ఈ సబ్జెక్ట్ అంటే ఇష్టం ఉండడు కానీ ఒక్కసారి శ్రీ వెంకటేశ్వరరావు గారు మా గురువు గారు ఆయన ఎన్ఎస్ సబ్జెక్ట్ చెప్పేవారు అండి ఆయన ఆయన చెప్పే విధానంతో నేను ఇంక ఆ సబ్జెక్ట్కి ఆయన లాగ ఆ సబ్జెక్ట్ ఎవరూ వివరించలేరు అండి ఆయన చెప్పే ఆ పద్దతికి ఆయన ఆయన ప్రతీ ఒక్క ప్రతీ పాఠాన్ని ఎలా సులువుగా నేర్పించే వారంటే ఒకసారి చెప్తే అది గుర్తుండిపోయేలా ఉండేది అండి సో అందునిమిత్తం నాకు ఈ ఎన్ఎస్ ఈ బయాలజీ అనే సబ్జెక్ట్ నాకు చాలా ఇష్టంగా మారిపోయింది మనకి ఏది మన ప్రకృతికి సంబంధించి ప్రతీది కూడా మనం బయాలజీలో తెలుసుకోగలము అండి మన శరీరానికి సంబంధించి మన త మన తల నుంచి పాదం వరకూ ఉన్న ప్రతీ అవయవాన్ని ఏ అవయవాన్ని ఏయే పేర్లుతో పిలుస్తారో ఏయే పోషకాలు మన శరీరంలో ఉంటాయో రక్తప్రసరణలో ఏయే ఉంటాయో రక్తం అంటే ఏంటో ఇవన్నీ మనం బయాలజీలోనే నేర్చుకోగలము అండి ఒక ఒక ప్రతీ వ్యక్తికి బయాలజీ సబ్జెక్ట్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అండి ఎందుకంటే ఈ సబ్జెక్ట్ నేర్చుకోకుండా మనం మన శరీరం కోసం మనతో మనకి తెలుసుకోకుండా మనం ఏం చేయగలము అండి మన శరీరం కోసం మనకి కొంచెమైనా అవగాహన ఉంటేనే తప్పిచ్చి మన శరీరంలో ఏయే ప ఏయే అవయవం ఎలా పని చేస్తుందో మనకు తెలియదు అండి దీనితో పాటు ఇదే కాకుండా ఎన్ఎస్లో ఈ నాచురల్ సైన్స్ సబ్జెక్ట్లో దీనితో పాటు మన పర్యావరణం గురించి మన పర్యావరణంలో ఎటువంటి జంతువులు ఉంటాయి మనం ఏ ఏ జంతువులని సంరక్షించుకోవాలి ఆహరం వాటి వాటి ఆహరం పద్ధతి అవి వేటిలి మీద ఆధారపడి వా తమ భోజనాన్ని తన తన ఎరను కనుగొంటాయి ఇవన్నీ కూడా చాలా చాలా విభిన్నంగా ఉంటాయి అండీ నాచురల్ సైన్స్ అనేది ఒక వేరు ప్రపంచం లాంటిది మన చుట్టు ప్రక్కల ఇంతవరకూ మనం చూసే మన మనం చూసే చుట్టుపక్కల మనం చూసే ఈ ప ఈ పద్ధతి వేరు కానీ ఎన్ఎస్ సబ్జెక్ట్ ఎప్పుడయితే మనం ఎన్ఎస్ సబ్జెక్ట్ ద్వారా మన చుట్టుపక్కల పరిసరాలను వీటిని అన్నిటిని మనం చూడటం ఆరంభిస్తాం అది మనకు ఒక కొత్త ప్రపంచంలా కనపడుతుంది అండి ప్రతి ఒక్క జీవి ఈ జీవి ఇలా బ్రతుకుంతుందా ఈ జీవి ఇలా తన ఆహారాన్ని సేకరించుకుంటుందా ఈ జీవి ఇలాగా మనుషులతో ఇలా సహవాసం చేస్తుందా ఈ జీవికి ఇటువంటి నిర్మాణం ఉందా ఇవన్నీ మనం ఓన్లీ ఆ బయాలజీ సబ్జెక్ట్లోనే మనం తెలుసుకోగలము అండి దీనితో పాటు ఈ బయాలజీ సబ్జెక్ట్ నాకు ఎంత ఇష్టం అయిపోయింది అంటే పాఠశాలలో ఏ పరీక్ష పెట్టినా సరే ఈ మ్యాథ్స్ ఈ ఫిజిక్స్ ఈ పరీక్షల్లో తక్కువ మార్కులు వచ్చేయి కానీ అండి ఈ బయాలజీలో మాత్రం ఎప్పుడూ నాకు ఒక పాతిక పెడితే ఇరవై మూడు తగ్గేది కాదు అండి అంతెందుకు నేను పదో తరగతిలో రాసినప్పుడు కూడా నేను ఎన్ఎస్ సబ్జెక్ట్లో అయితే ఎక్కువ మార్కులు సంపాదించుకోగలిగాను పెద్ద ఎక్కువ స్థాయిలో ఉత్తీర్ణతగా నేను చెందుకోగలిగాను అండి ఈ మ్యాథ్స్ సబ్జెక్ట్లో ఈ సారీ ఈ బయాలజీ సబ్జెక్ట్లో అండి సో ఇది నాకు చాలా నా నేను చి చిన్నప్పుడు చదువుకునే సమయంలో ఈ సబ్జెక్ట్ నాకు చాలా ఇష్టము అండి